క్రీడా ప్రపంచంలో మాకు స్ఫూర్తిని ఇచ్చే ఆదర్శప్రాయాలు ఎవరు అంటే నీరజ్ చోప్రా ఆయన జావెలిన్ త్రో జావెలిన్ త్రోని చాలా డిస్టెన్స్ చాలా దూరంగా బలంగా విసిరేస్తారు అని చాలా సార్లు ఫెయిల్ అయ్యారు దాంట్లో కానీ ఆయన స్ఫూర్తి మాకు ఎంతో అనుభవాన్ని ఇస్తుంది ఆయన పట్టుదలతో వారు లక్ష్యాన్ని చేధించారు అలాగే మేము కూడా అలా జావెలిన్ త్రో లాగా మా జీవితాన్ని మంచి స్థాయిలోకి వెళ్ళాలి అని మేము ఆయన స్ఫూర్తిగా తీసుకుంటున్నాము